హలో నేను మిత్రాలో డబుల్ ఎక్సెల్ మెరూన్ చొక్కాను ఆర్డర్ చేసాను కానీ అది నాకు కావాల్సిన సమయం కంటే లేటుగా డెలివరీ ఇస్తుంది కనుక మీరు నా ఆర్డర్ని క్యాన్సిల్ చెయ్యగలరా నా ఆర్డర్ నెంబర్ తొమ్మిది ఆరు ఏడు ఆరు మూడు రెండు ఒకటి సున్నా రెండు ఐదు